హలో చెప్పండి సార్ ఓకే అండి అవునవును అవును ఆ మహీంద్రా కదా అవును తెరిచే ఉన్నాం అండి ఓకే ఇస్తున్నాం అండి ఓకే అండి మీరు ప్లేసెస్ చెప్తారా కొంచెం ఓకే అండి ఓకే అండి ఓకే

అవును ఓకే దీన్ని మామూలుగా క్రెడిట్స్ లేవు కదా ఇప్పుడు

అవును అవునవును అవును ఇప్పుడు ఇది డీజిల్ల పెట్రోల్ కానీ వచ్చిందా ఇది కారు లేదా ఓకే ఓకే అ అవును అవును అవును ఓకే ఓకే అండి ఓకే అండి లైవ్ లొకేషన్ దీనికి ఇచ్చారా

ఓకే అండి బాగుంది ఫీచరు

ఓకే అండి ఓకే అండి

ఓకే అండి బాగుంది ఫీచర్ బాగుంది సేఫ్టీ అయితే ఓకే అండి మ్యామ్ బడ్జెట్ ఇప్పుడు ట్వంటీ పెట్టుకుందాం ఓకే అండి నో నాకు ఓకే అండి ఓకే మేము తెచ్చుకుంటాం అండి మేము తెచ్చుకుంటాం నేను బిజినెస్ చేస్తాను హలో బిజినెస్ మ్యామ్ బిజినెస్ చేస్తాం మంత్లీ ఇన్కమ్ మాకు టూ లాక్స్ వస్తుంది

ఓకే అండి తరువాత నాకు కార్ డీటెయిల్స్ అవి నాకు కొంచం ఫొటోస్ పెట్టగలరా ఓకే అండి ఆల్రెడీ కార్ లాంచ్ చేశారా అండి

ఆర్డర్ పెట్టారా వేరే ఏమన్న కార్స్ ఏమన్న ఓకే కలర్స్లో ఏ కలర్ ఉంది కలర్ కావాలి నాకు ఓకే నాకు వైట్ కావాలి ఓకే అమ్మ ఓకే అండి

రేపు ఒకసారి వస్తాను నేను బాగుంది కారు డీటెయిల్స్ చేయండి ఉండు అమ్మ చెప్తా రేపు ఉంటారు కదా మీరు నేను కలుస్తాను

ఓకే అండి ఓకే అండి